పదిహేను ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఏడు ఇరవై ఆరు ఒకటి పంతొమ్మిది వందల యాభై పన్నెండు పదమూడు పంతొమ్మిది వందల తొంభై ఐదు పది ఆరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎనిమిది తొమ్మిది రెండు వేల నాలుగు